శ్రీ రంగం సత్యన్నారాయణ స్వామి రాజు గారు కొత్త పల్లి వీరాస్వామి నాయుడు గారు శ్రీ రంగం వెంకటేశ్వర్రావు గారు పెంకె సీతా మహాలక్ష్మి గారు కుమారి శ్రీ రంగం ముత్యావతి గారు